కొన్ని రోజుల క్రితం ఫేస్ క్రీమ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను అంటే అది ఎలా ఉందంటే చాలా బాగుంది అంటే ఇప్పుడు నాకు ముందు కొంచెం జిడ్డు జిడ్డుగా టాన్ గా ఉండేది ఆ ఫేస్ క్రీమ్ ఎప్పుడైతే ఆ లోషన్ అనేది రాసుకోవడం జరిగింది ఎప్పుడు నైట్ టైం పడుకునే ముందు ముఖం కడుక్కొని ఆ ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేసుకునేదాన్ని తర్వాత నాకు ఒక వారం రోజులకు రిజల్ట్ బాగా తెలిసిందంటే బాగా అంటే బాగా అని కాదు కొంచెం టాన్ అనేది ఫేస్ మీద పోయింది పోయేసరికి ఇంకా కొంచెం నాకు చాలా బాగా అనిపించింది ఫేస్ క్రీమ్ అనేది నేను అనుకున్న దానికన్నా చాలా మంచి ప్రాడక్టే వచ్చింది దాని వల్ల కొంచెం చాలా బాగుంది అంటే ఇలాగా నా ఫ్రెండ్స్ కి నా క నా కజిన్స్ కి అందరికీ సజెస్ట్ చేశాను ఇది తీసుకోమని ఫేస్ క్రీమ్ చాలా బాగుంది నాకు టాన్ అయితే రిమూవ్ అయింది మరేమో చూడాలి కొంచెం పింపుల్స్ కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి నాకల క్యూర్ ఇంకా చాలా ఇంకా చాలా ఆర్డర్ చేసుకుంటాను నేను అలాంటి ప్రాడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫేస్ క్రీమ్ మరేమో అనేది